సార్ సార్ మాకు కొత్త ఇల్లు కట్టుకున్నాం అండి కొంచం ఫర్నిచర్ అవి కొంచెం న్యూ మోడల్ తీసుకుందాం అనుకుంటున్నాం మీ దగ్గర ఎలాంటివి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తారా అంటే మాకు సోఫా సెట్లలో కావాలి ఓకే న్యూ మోడలా అండి మాకు ఒకసారి చూపిస్తారా అంటే మాకు బ్రౌన్ కలర్లో కావాలి మీ దగ్గర ఎలాంటివి ఉన్నాయి అని ఓకే సార్ నాకు అది బాగుంది అండి అది మనకు ఒక కొంచెం కొంచెం వెడల్పుగా అది ఉంది కాబట్టి నాకు ఆ సోఫా సెట్టు సెట్ చేయండి అది ఎంత పడుతుంది అండి డిస్కౌంట్ ఏమి లేదంటారా అవునా ఓకే ఓకే అది అయితే మాకు ఫిక్స్ చేయండి ఇంకొకటి ఏంటంటే మాకు ఒక చైర్స్ కూడా కావాలండి కుషన్తో ఉండే చేర్స్ కావాలి అది ఎంత పడుతుంది అండి బ్ల్యాక్ కలర్లో ఉంది కదా అది ఎంత పడుతుంది ఫోర్ కలిపి అండి ఒక్కొక్కటినా ఓకే కుషన్స్ ఉంటాయండి అంటే మనకి పిల్లోస్లాగా వస్తున్నాయి కదా కొంచెం అందంగా

ఎక్కువ ఉంటుందా ఎంతలో వస్తుంది అండి మనకు ఓకే సార్ నాకు అది కూడా ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే మాకు డబల్ కాట్ బెడ్డు కూడా కావాలండి నాకు ఇవన్నీ కూడా నాకు కొంచెం డెలివరీ చేస్తారా ఇంటికి ఓకే అండి నాకు ఎంత అయింది చెప్తే అమౌంట్ మీకు ఇస్తాను గూగుల్ పే అలా చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్